తెలుగు భాషను కాపాడటానికి ప్రోత్సహించడానికి ప్రజలు ఏ విధంగా పాల్గొనవచ్చు అంటే తెలుగు భాష కొన్ని సంస్కృతి సంప్రదాయాలను మన తెలుగులో ఉన్న సంస్కృతి సంప్రదాయాలను ఒక గ్రామ గ్రామములో మనము ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏర్పాటు చేసుకొని మన తెలుగు భాష ఎంత పవిత్రమైనదని మన తెలుగు భాష మాతృభాష ఈ మాతృభాష అనేది మనం ఎలా కాపాడుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఆ ప్రజలు యొక్క కళాకారులు కళాకారులతో ప్రోత్సహించి వాళ్ల యొక్క భాషను కాపాడటానికి వాళ్లని ప్రజలని కాపాడాలి అదేవిధంగా ఇప్పుడు ఉండే విద్యార్థులు ఇప్పుడు ఉన్న విద్యార్థులు అయితే ఇంగ్లీష్ టూ ఇంగ్లీష్ హిందీ ఇవే చదువుకున్నారు కాబట్టి ప్రతి కళాశాలలో కూడా తెలుగు భాషను సబ్జెక్టుగా ఏర్పాటు చేసి ఆ తెలుగు భాష మన విద్యార్థులకు మన పిల్లలకు చెప్పడానికి ఆ విద్యా బోధను ఆ చెప్పడానికి మన తెలుగు భాష ఒక ప్రాముఖ్యతను ఆ యొక్క విద్యార్థులకు చెప్పుకుంటే ఆ భాషను మనం కాపాడుకుంటాం అలాగే కాలేజీలో కూడా కాలేజీలో కూ కాలేజీలో తెలుగు కంపల్సరీగా సబ్జెక్టు ఉండాలి ఆ సబ్జెక్టు ఉండడం మూలంగా మనం ఉన్న వయసు కొలది ఆ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత మన తెలుగు భాషలో ఉన్న సంస్కృతి ఏ విధంగా ఉన్న ఉండాలి మన తెలుగు భాష మనం ఏవిధంగా కాపాడుకోవాలి మాట్లాడుకోవాలి ఇతర భాషల కంటే మన మా మాతృభాషను మనం కాపాడుకోవాలని చెప్పి కాపాడుకుంటే మంచిదని చెప్పేసి మనకి ఈ యొక్క విధానం అంటే మనం విద్యా విధానమే మనకి గొప్పది ఆ విద్యా విధానంలోనే మన మన తెలుగు భాషను కాపాడుకోగలుగుతాం అందుకే ప్రజలు కూడా గ్రామం గ్రామంలో అప్పుడు మన పండుగలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు మన తెలుగు భాష యొక్క సంస్కృతిని తెలుగులో ఉన్న కళాకారులు అందరినీ మనం ప్రోత్సహించి ఈ తెలుగు భాష మాట్లాడడం మన ఎన్నో సంస్కృతులు ఉన్నాయి ఆ మన నాటిక తెలుగు నాటకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ నాటకాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క తెలుగు భాష ప్రజలల్లోనికి ప ప్రజలు అందరూ పాల్గొనవచ్చు